హలో కళాశాల వారికి నమస్కారం నేను

నేను మహేష్ వాళ్ళ తల్లిని మాట్లాడుతున్నాను మా పిల్లగాడు కాలేజ్లో ఎలా చదువుకుంటున్నాడు దాని గురించి తెలుసుకోవడానికి కాల్ చేసాను

అవునా అండి నాకు తెలియక పోయింది దయచేసి మీరే జాగ్రత్తగా చూసుకోండి అవునా అండి గమనిస్తాం ఇప్పుడి నుంచి మేము కూడా గుర్తించినందుకు చాలా ధన్యవాదాలండి ఏమైనా ఇలాంటి ఏమైనా కార్యక్రమాలు ఉంటే వాడిని ఇలాగే ప్రోత్సహి ప్రోత్సహిస్తూ ఉండండి సరే అండి మేము చెప్తాము చూసుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలండి